స్విగ్గిలో మేము ఒక ఆర్డర్ ఇచ్చినామండి మొత్తం ముప్పై మందికి సరిపడేట ఐటమ్స్ తీసుకోరమ్మని చెప్పి కానీ రెండు మూడు ఐటమ్స్ మిస్ చేసేసినారు మాకు ఐటమ్స్ వితిన్ వన్ అవర్లో మా ఇంటికి వచ్చేలాగా చూడండి డోర్ డెలివరీ కోసం ఇంకా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు భోజనం చేయకుండా వీళ్లు వీళ్లు తినిన తర్వాత నెక్స్ట్ ఇంకా తినవలసిన వాళ్ళు ఉన్నారు ఐటెం చాలా ఫేవరెట్ ఐటమ్ కందిపప్పు సాంబార్ గుత్తి వంకాయ చపాతీలు ఇంకా చెన్నా మసాలా ఈ నాలుగు ఐటమ్స్ మాకు రావట్లేదు మీ డెలివరీ బాయ్ డోర్ డెలివరీ చేసే లోపల మిస్ అయిపోయిందా లేకపోతే రెస్టారెంట్లోనే మీ ఐటమ్స్ మిస్ చేసినారా తెలిలేదు మీ స్విగ్గి ఓనర్

ఆర్డర్స్ ఇస్తాము తొందరగా మీరు మాకు డెలివరీ చేయాలి ఐటమ్స్ని అని కోరుకుంటున్నాం మీరు ఎంత తొందరగా మీ డెలివరీ బాయ్ నుంచి మాకు ఐటమ్స్ పంపిస్తే మా గెస్ట్లు దగ్గర చాలా బాగుంటుంది లేకపోతే టైంకు తినకుండా వాళ్లకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి టూ త్రీ టైమ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను వీలైనంత తొందరగా ఐటమ్స్ పంపించండి